భారతదేశంలో అధికారిక భాషగా హిందీ మాట్లాడతారు భారతదేశ భూభాగంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ తదుపరి ఏ రాష్ట్రానికి సంబంధించిన అధికారిక భాష వాళ్ళు మాట్లాడతారు వాటిలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు తెలంగాణాలో తెలుగు కర్ణాటకలో కన్నడం తమిళ్నాడులో మలయాళం కేరళాలో కేరళ గుజురాత్లో గుజరాతీ బొంబాయ్లో హిందీ జమ్మూ కాశ్మీర్లో కశ్మీరి కొన్ని భాషలు మాట్లాడతారు